నేను ఒక ఆరు నెలల క్రితం నేను రిఫ్రిజిరేటర్ అనేది కొనుగోలు చేశానండి అది సామ్సంగ్ కంపెనీ నుండి ఇది ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చిన ఫ్రిడ్జ్ అండి అది అది నేను దాదాపు ముప్పైవేల రూపాయలకి కొనుగోలు చేశాడు కాకపోతే అది కొ కొన్న మూడు నెలల వరకు అది బారిగానే పని చేసిందండి అంటే కూలింగ్ బాగు అవ్వడం కానీ ఫ్రి డీఫ్రిజ్లో పెడితే ఏదైన గడ్డ కట్టడం కానీ లేకపోతే కూరగాయలు ఫ్రెష్గా ఉండడం కాని దాంట్లో పెడితే కూరగాయలు కూడా తాజాగా ఉంటాయండి కాకపోతే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే అండి వెనక నుంచి నీళ్లు కారిపోవడం అలాగే అది ఉంటుంది కదండి మోటర్ అట్ట అదే చిన్న మోటర్ ఉంటుందంట అది పోతుంది దానితోపాటు అలాగే నేను గమనించింది ఇంకోటేంటంటే ఆ కూలింగ్ అనేది అంతగా రావట్లేదు తగ్గిపోతుంది అది ఏమైన వెనకాల్నించి ఏమన్న లీక్ అవుతుందో ఏంటో తెలీదు కానీ కూలింగ్ కూడా అంత పెద్దగా రావట్లేదు ఇలాంటివన్నీ నేను చూసి ఒక మెకానిక్ను కూడా పిలిచానండి ఫ్రిడ్జ్లు బాగు చేసే అతన్ని అతను ఏమన్నాడంటే మీది వారంటి ఉందేమో చూడండి అని చెప్పాడు వారంటీ ఉందేమో అని నేను వెళ్ళి ఆ ఎక్కడైతే కొనుగోలు చేశానో అక్కడికి వెళ్ళి అడిగితే అది వాటికి వర్తించదని చెబుతున్నాడు కొని నేను ఆరు నెల్లపైన అయిపోయింది కాబట్టి మీకు సర్వీస్ చేసేవన్నీ పంపుతాను కాకపోతే దానికి సపరేట్గా విడిగా మీకు డబ్బులు అనేది ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పాడు నేను సరే అని ఇంకా బయట నాకు తెలిసిన ఒక మెకానిక్ని పిలిచి నాకు దాన్ని బాగు చేయమని చెప్పాను బాగు చేశారు అతను మళ్ళీ చెప్పేదేంటంటే ఇలాంటిది మళ్ళీ జరగదని నాకు హామీ అయితే ఇవ్వలేనని చెప్పాడు ఎందుకంటే అది వెనకాల మొత్తం ఫ్యా ఏదో ఉంటుందంట అది మొత్తం పోయిందని చెప్తున్నాడు కొన్న ఆరు ఏడు నెలలకే ఇలా అయిపోవడం అనేది నాకు చాలా బాధగా అనిపిస్తుందండి డబ్బులు ఏమన్న వృధాగా ఖర్చు పెట్టానా అని నేను బాధపడుతున్నాను